బొత్స సత్యన్నారాయణ వత్స అప్పలనాయుడు మాజీ శ్రీనివాస్ రావ్ బడికొండ శ్రీనివాసరావ్ బడికొండ అప్పలనాయుడు మా విజయ మా విజయనగరం జిల్లాలో ఎంఎల్ఏలుగా ఉన్నారు ప్రభుత్వం మీ మధ్యన గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ను నిర్మించింది అదేవిధంగా అందరికీ అందుబాటులో సచివాలయం రైతు భరోసా కేంద్రం ఆరోగ్య సంరక్షణ కేంద్రం వంటి నిర్మాణాలు పూర్తి చేసింది అదే విధంగా మేము ఎన్నుకున్న నాయకులు ఇంటింటికి తిరిగి అందరూ సమస్యలను కూడా వెంటనే తీర్చుతున్నారు అదే విధంగా మాజీ శ్రీనివాసరావు ఎంఎల్ఏ గారు అతను సొంత డబ్బులతో ఒక రామాలయం గుడిని నిర్మించారు అదే విధంగా బొత్సా సత్యన్నారాయణ గారు చీపురుపల్లిలో వృద్ధుల కోసం ఒక ఆశ్రమంని నిర్మించారు